మా అతిథులకు అంటే మెయిన్గా మాది తెలంగాణ కాబట్టి మా తెలంగాణలో ఫస్ట్ రిలేటివ్స్ అయినా ఎవరైనా అతిథులు వస్తే ఫస్ట్ థింగ్ మా ఇంట్లో ఉండేది అయితే శాఖాహారం అంటే నాన్వెజ్ నాన్వెజ్ అనేది పక్కా చేస్తాము నాన్వెజ్ పూరీలు గారెలు ఇలాంటివి చా అంటే బగారా రైస్ ఇలాంటివి సూపర్గా చేస్తాము నా అది ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం ఎప్పుడైనా సరే అతిథులు వస్తే మేము ఫస్ట్గా చేసేది అయితే నాన్వెజ్ దాంట్లో చికెన్ మటన్ బోటీ తలకాయ ఫిష్ ఇలాంటివి ఎక్కువ చేస్తాము ఇంకా వాళ్ళు వాళ్ళ ఎక్కువ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు నాన్వెజ్ తినరు అని వాళ్ళు చెప్తే అప్పుడు మేము చేసేది అంటే ఇంకా పప్పు లేదా ఏదైనా వెజిటేబుల్ కర్రీ అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా నాన్వెజ్ తినని వాళ్ళు అయితే పప్పు ఆలుగడ్డ వంకాయ ఆలుగడ్డ ఇంతే లేకపోతే ఇక వాళ్ళు ఏమైనా బెండకాయ వేపుడు అలాంటివి ఏమైనా తింటాము అంటే అట్లాంటివి చేస్తాము ఇంకా కర్రీస్లో అయితే ఇవి రైస్లో అయితే బగారా రైస్ టమాటో టమాటో రైస్ పులిహోర ఇంకా దద్దోజనం అలాంటివి చేస్తాము ఇంకా స్వీట్స్ దగ్గరికి వస్తే మెయిన్గా సేమియా పాయసం చేస్తాము సేమియా పాయసానికి మించి ఇంకా ఏదీ చేయము మేము ఎక్కువ మా ఇంట్లో అయితే ఎక్కువ ప్రిఫర్ బాగా చేసుకునేది ఎక్కువ ప్రిఫర్ చేసేవి అయితే ఈ డిషెస్ ఇంకా మా అతిథులకు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ ఆల్మోస్ట్ ఇంకా మా కజిన్స్ ఇలా ఎవరైనా వచ్చినది అనుకో వాళ్ళు ఒక్కొక్క టూ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చి ఒక టూ త్రీ డేస్ స్టే చేయాలి అనుకున్నారు అనుకో మా ఇంటి దగ్గర మా ఇంట్లో అప్పుడు మేము ఏం చేస్తాము అంటే పిండి వంటలు చేస్తాము బాగా పిండి వంటలు చేస్తాము ఫస్ట్ డే ఏం చేస్తాము అంటే వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే ఒకవేళ వాళ్ళు వస్తున్నారని మాకు ముందే తెలిస్తే మాత్రం వాళ్ళ కోసం పూరీలు గారెలు చికెన్ బగారా రైస్ చేసి పెడతాము

దాని నెక్స్ట్ డేకి బాగా ఫర్ ష్యూర్గా చేసేది ఏంటంటే ఉప్పు ఉప్పు చారు లేదా పచ్చి పులుసు ఎందుకంటే ఈరోజు ముందు రోజు తిన్నది కొంచెం నాన్వెజ్ పిండి వంటలు అవన్నీ బా తింటాము కదా అవన్నీ బాగా అరగడానికి దాన్ని నెక్స్ట్ డే మనము ఇలా పెరుగు చారు లేదా ఉప్పు చారు అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి అది అనేది బాగా జీర్ణం అవుతుంది అండ్ మనకి ఫ్రీ బాడీ అనేది ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే మేము ఎక్కువ ఇలాంటి ప్రిఫర్ చేస్తాము కానీ అతిథులని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళకు నచ్చిన స్వీట్స్ హాట్స్ రైస్ ఇంకా ఇలాంటివి బాగా కుక్ చేస్తూ ఉంటాము ఇంకా వాళ్ళు మేము ఇంకా వాళ్ళు ఏంటంటే సాటిస్ఫై కావాలి మేము చేసిన వంటలలో అనేటట్టు మేము చేస్తూనే ఉంటాము మెయిన్గా అయితే నాన్వెజ్ చికెన్ మటన్ బగారా అన్నం చేపల పులుసు బోటి తలకాయ ఇంకా పిండి వంటల్లో గారెలు బూరెలు ఇంకా గారెలు బూరెలు ఈ గారెలు బూరెలు

వాళ్ళకి నచ్చుతుంది అని మాకు తెలిసిపోతుంది అప్పుడే వాళ్ళు ఎలా అంటే మామూలుగా ఏదైనా ఫంక్షన్ తెలంగాణలో ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి అంటే మెయిన్గా లేదా ఎవరైనా అతిథులు వస్తున్నారంటే మెయిన్గా మేము ఇవే తింటాము ఇవి తినకుండా మేము ఉండలేము అన్నమాట ఏ ఫంక్షన్ అయినా ఏ పెళ్ళి అయినా దా కామన్ థింగ్స్ ఏమి ఉన్నాయి అంటే ఇవే ఉంటాయి ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు కూడా మేము ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము మాకు ఈ చాలా బాగా నచ్చుతాయి అండ్ అనగానే అతిథులు కూడా